పోలీస్ స్టేషనా అండి పోలీస్ స్టేషనా అండి హలో ఆ పోలీస్ స్టేషన్నా అండి నా బ్యాగ్ పోయిందండి అంటే నేను మెట్రో రైల్వే స్టేషన్లో ఫోన్ చూసుకుంటుంటే పేటియం చేద్దామని ఇంతలోపల బ్యాగు పోయింది అదే కంప్లైంట్ ఇద్దామని అండి అంటే ఈరోజు పొద్దున్న పది ఆ టైంకి బ్యాగ్లో అండి ఇది పౌచు అదే క్రెడిట్ కార్డ్స్ అవి కూడా ఉన్నాయి అండి అలాగే ఐడి కార్డు ఆఫీస్కి సంబంధించిన కొన్ని జిరాక్స్లు అలాగే బైక్కి అవి కూడా ఉన్నాయి అండి అంటే నేను అది ఇఫ్ గుంటూరు జిల్లాలో జేకే సిటీ ఉంది కదండీ రోడ్డు అక్కడికి వెళ్దామని ఉన్నానండి అయితే ఇంతలోపల ఆటో వాడికి పేటియం చేద్దాము అనుకునే లోపల ఫోన్ తీసాను బ్యాగ్ పక్కన పెట్టి అయితే బ్యాగ్ పోయిందండి నా పేరు శ్రీజ అండి నేను గుంటూరు జిల్లాలో ఉంటున్నాను బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ అండి అలాగే అది అందులో క్రెడిట్ కార్డ్స్ అవి ఉంటాయి శ్రీజ నా పేరుతో నా ఐడీ కార్డు ఉంటుందండి నేను ఇన్ఫోటెక్లో చేస్తున్నాను అవి ఐడి కార్డుని అలాగే కంపెనీకి సంబంధించిన కొన్ని జిరాక్స్ పేపర్స్ అవి కూడా ఉన్నాయి ఓకే అండి అంటే నాకు అది చాలా అవసరం అండి అంటే మాకు ఆఫీసులో అది యాక్సెస్ ఏదైనా చెయ్యడానికి కూడా మాకు ఐడి కార్డ్ అనేది కావాలి సో నాకు ఇది కొంచెం ఎంత త్వరగా చేస్తారండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి